గత సంవత్సరం ఇటీవల నేను ఎదురుకున్న ఒక మధురమైన అనుభవం ఏంటంటే అండి మా అబ్బాయికి ఒక బాబు పుట్టాడు లేక లేక లేక ఒక బాబు పుట్టాడు అండి ఆ బాబుకి ఇపుడు ప్రస్తుతానికి అయితే ఒక ఎనిమిది తొమ్మిది నెలలు వయసు ఉన్నట్టు ఉంది ఆ బాబుకి ఆ బాబు చాలా సంవత్సరాలు మా అబ్బాయికి పెళ్లై దగ్గరదగ్గర నాలుగైదు సంవత్సరాలీ అయ్యింది అండి కానీ నాలుగైదు సంవత్సరులుగా వాళ్ళు ఎంతో బాధ పడేవారు పిల్లలు లేక వాళ్ళు ఎంతో కృంగి పోయేవారండి దేవుడు దయ వల్ల ఏంటంటే మా కోడలు ముందు సంవత్సరం ఈ యొక్క ప్రెగ్నెన్సీ అవ్వడం నెక్స్టు చాలా పాట్లు పడ్డారు అయిన సరే దేవుడుఒక బంగారం లాంటి మనిషి బిడ్డకి జన్మను ఇచ్చాడు అండి సో ఆ బిడ్డని చూసినప్పుడల్లా మా నాన్నగారు నాకు జ్ఞాపకం వచ్చేవారు ఎప్పుడు నేను నాకు పిల్లోడు పుట్టినప్పుడు ఇంత సంతోష పడలేడు అండి నేను ఈ బాబుని చూసి చిన్నప్పుడు మేము ఇన్ని పాటులు పడేవాళ్ళమా వీళ్ళ పెంచటానికి ఇంత బాధ పడే వాళ్ళమా అని మేము చూసుకుని నవ్వుకుంటున్నాం అండి వాన్ని చూసి ఇది గత ఒక సంవత్సరంలో నా నేను మరుపురాని సంఘటనగా ఇది భావిస్తున్నాను అండి ఇవేకాదు ఎన్నో మరుపురాని సంఘటనలు ఉన్నాయి అండి నా జీవితంలో అన్నీ చెప్పాలంటే ఈ సమయం సరిపోదు కానీ ఇటీవల నేను ఎదురుకున్న ఒక అద్భుతమైన సంగతి ఏంటంటే మా అబ్బాయికి బాబు పుట్టడం అండి ఆ బాబు కూడా చాలా అందమైన ఆరోగ్యమైన బాబు పుట్టాడండి మా అబ్బాయికి దేవుడు దయవల్ల ఆ బాబుకి ఇంకా నుత ఇంకా ముందు ఇంకా ఇంకో మూడునాలుగు నెలలో ఆ అబ్బాయికి సంవత్సరం కూడా నిండిపోతుంది ఆ అబ్బు ఆ బిడ్డ నడవిడ ఆ బిడ్డ మాటలు ఆ బిడ్డ ఆడుకునే పద్ధతి చూసి ఎంతో నన్ను ఎంతో మురిసిపోతున్నాను అండి సో ఇది ఈ నే గతకాలంలో గత ఒక సంవత్సరంలో నేను ఎదురుకున్న ఒక తీపి ఒక మధురమైన అనుభవం ఏంటంటే అండి ఇది ఈ ఈ అనుభవాన్ని నేను మరుపు మర్చిపోలేను అండీ